మా ప్రాంతంలోని కళలు చేతి పనులను సినిమాల్లో ఫ్యాషన్ షోలలో ప్రకటనల్లో ఉపయోగించారు చేతి పనులు అంటే అన్ని రకాల కులాల వారు చేసే పనులు సినిమాలలో చాలా సందర్భాల్లో చూపిస్తారు వాటర్ పని కానీ చాకలి పని కానీ బ్రాహ్మణులు కానీ అదే విధంగా సరాబులు కానీ వీళ్ళందరూ చేసే పనులే సినిమాల్లో తరచుగా వస్తాయి అదే విధంగా ప్రకటనల్లో కూడా చాలావరకు కళలు చేతి పనుల గురించి చెప్తూ ఉంటారు న్యూస్ ఛానల్లో కూడా వస్తాయి అదేవిధంగా కళలు అనేవి మనకి ఫ్యాషన్ షోలలో ఊరిలో వేసే కళాకారులు చేసే పనులన్నీ సినిమాలలో చాలానే చూపిస్తారు